నేను ఎవరితో కలిసి ప్రయాణం చే అనుకుంటున్నాను అంటే నేను ఎక్కువుగా నా కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే కుటుంబ పర్యాటన ఒక గొప్ప అనుభవం మరియు మీ పేదలు మీరు మీ సోదరులు మీ కుటుంబ సభ్యులు అనేక సభ్యులు ఒకటిగా ఒక అద్భుత కుటుంబ పర్యాటనం చేసేందుకు ప్రయత్నిస్తారు ఈ పర్యాటనం కుటుంబ సభ్యులను అద్భుత అనుభవాలతో పూర్తిచేస్తుంది పర్యాటన ప్రారంభం మేము మా కుటుంబం ఒక వార పండగ సెలెబ్రేట్ చేసుకున్నపుడు మాకు ఒక పరి పరియా పర్యాటన యోచించడం గుర్తుచేస్తుంది మేము మన ప్రియా గుర్తుల్లో ఒక స్థలం చేసుకున్నాము అలాంటిది మన పరి పరియా పర్యాటనం ఆరంభించడం చాల ఆనందకరమైన అనుభవం కావచ్చు మేము పట్టణం వెళ్ళండి అలాగే మా సంతానం అనేక విశేష చక్రాలను యించడం మాకు ఆనందం కలిగించింది పట్టణంలో మేము ప్రసాదం తింటుంటే ఆ అద్భుత అరుణోదయం చూస్తూ చాల ఆనందం పడుతుంది మేము అద్భుత స్థలాలను సంధించడం అద్భుత ఆకృతులని చూసి అద్భుత వాతావరణాలని ఆనందించడం మాకు అనేక ఆనందాన్ని ఇచ్చింది పర్యాటన సమయంలో మా కుటుంబ సభ్యుల్తో మనసుపోతుంది మనసు విప్పి మాట్లాడుకుంటాం మేము వివిధ విషయాలను చర్చించుకుంటాము ఇంకా చాలాగా ఆనందం కలిగించే పనులు చేస్తూ ఉంటాము